ఆ ప్రాంతంలో చరిత్రలు రాజవంశాలు పాలకులు ప్రారంభించిన చాలా పా ప్రభావితం చేశారు ప్రాం చాలా పాలించ కొంతమంది రాజులు గిరిజన నాయకులు చాలామందున్నారు కృష్ణదేవరాయలు కానీ అలాంటివాళ్ళు దే చాలా గిరిజన నాయకులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ కష్టం అప్పట్లో చాలా చాలా ప్రాంతానికి హంపి హోస్పేట అలాంటి ప్రాంతాల్లో ఈ ప్రాంత రాయలసీమ అంతా వాళ్ళే పరిపాలించారు వాళ్ళ పరిపాలించిన పరిపాలించిన చాలా చాలా పరిపాలించారు వాళ్ళు రాజు కృష్ణదేవరాయలు కూడా చాలా పరిపాలించారు అందులో చాలా మంది పాల్గొన్నారు పాల్గొని చాలా మంది కష్టపడ్డారు ఆ రాజ్యం రాజ్యాన్ని రాష్ట్రాన్నీ రాజ్యాల్ని పాలించాలంటే చాలా శక్తి చాలా ఉండాలి కానీ ఆ రాజులు అలా తల రాష్ట్రాన్ని పాలించి కొంతమంది కొంతమంది మినిస్టర్లు కాని చాలా మందున్నారు రాజవంశాలు పాలకులు కూడా ఉన్నారు వారు ప్రభావితం చేశారు మీ మా ప్రాంతంలో చరిత్రను సృష్టించారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు చాలా రా కృష్ణదేవరాయల వారి యొక్క వాళ్ళు చాలా ప్రభావితం చేశారు చాలా కష్టాల్లో రాజ్యాల్లో ప్రజల్లో పరిపాలిస్తూ వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం వాళ్ళు వాళ్ళ రాజులుకున్న గిరిజన నాయకులు కూడా గిరిజన నాయకులు వాళ్ళుకి కొండజాతి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మరే వాళ్ళు వాళ్ళు చాలా ముందే రాజుక్కు రాజ్యాలున్న దేశాలను పరిపాలించే వాళ్ళు కూడా ఉన్నారు రాష్ట్రాలకు ముందే పరిపాలించిన వాళ్ళున్నారు నా రాష్ట్రాన్ని పాలించిన కొంతమంది రాజులు మిన్ గౌణ ఆ రాజుల వాళ్ళు ఆల్ పరిపాలించినా అన్నీ చాలా సాక్రిఫైజ్ చేసుకున్నారు వాళ్ళు పరిపాలించిన బీద రాజ్యాలు రాష్ట్రాలు కూడా ఉన్నాయి వాళ్ళు గిరిజన రా నాయకులు వాళ్ళు వాళ్ళు చాలా మా చాలా రాజ్యాలను పరిపాలించారు వాళ్ళు చాలా ఎక్కువ మందిని పరిపాలించేవాళ్ళు కృష్ణదేవరాయల కూడా వాళ్ళు చాలా పరపాలించారు వాళ్ళు కూడా ఎంతో మందిని పరిపాలించారు విరిక్కడ రాష్ట్రాలు కూడా వాళ్ళు చాలా పరిపాలించారు చేస్తున్నవన్నీ వాళ్ళు అన్నీ వాళ్ చేతుల్లో పెట్టుకోని వాళ్ళు పరిపాలిం మంచిగా పరిపాలించి పరిపాలన చాలా మంచిగా మంచిగానే వాళ్ళు పరిపాలిస్తుండగా చాలా సాక్రిఫైజ్ చేసుకున్నారు వాళ్ళు రాజ్యాంగం పరంగా కూడా పరిపాలిస్తున్నారు మా రాష్ట్రాలు మా పాలించిన కొంతమంది రాజులు కృష్ణదేవరాయలుగాని అప్పట్లో తెనాలి కునా తెనాలి రామకృష్ణ వాళ్ళు కూడా చాలా మంది రాజులు పోతురాజులు చాలా గిరిజన నాయకులు వాళ్ళు నాయకులుగా వాళ్ళిప్పుడు రారు వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు చాలా ఉన్నాయి వాళ్ళు పరిపాలనలో చాలా చాలా పరిపాలన కూడా చాలా మంచిగా ఉంది వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు కూడా చాలా పెద్ద రాజ్యాలే వాళ్ళ పరిపాలన కూడా చాలా మంచిగా పరిపాలన పరిపాలనలో చాలా మంది కూడా సాటిస్ఫై అవ్ చాలా మందుండారు వాళ్ళు పరిపాలనలో ఇంకా చాలా రాష్ట్రాలు బాగుపడ్డాయ్ మరి కొంతమంది రాజ్యాలన్నీ కూడా ఏ చిన్న నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ పరిపాలన మంచి మంచిగా ఉంది వాళ్ళ పరిపాలన ఇప్పుడు చాలా అప్పట్లో రాజ్యాలు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయ్ మెరుగుపడుతూనే ఉన్నాయ్ అవి రాజ్యాలింకా ఆ రా ప్రాంతాల్లో ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయ్ ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రం అప్పట్లో పరిపాలించిన రాజులు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు దాన్ని కాపాడుతూనే వస్తున్నారు గవర్నమెంట్ కూడా చాలా కాపాడుతూ కాపాడుతూ వస్తుంటె వాళ్ళు పరిపాలించి పరిపాలించిన రాజ్యాలు చాలా మంచి పరిపాలన ఆ పరిపాలనలో కూడా చాలా మంది ఉన్నారు ఆ పరిపాలన కూడా చాలా ఉంది ఆ రాజ్యాలు కూడా ఇంకా శాస్త్రవేత్తలు రాజ్యాంగ బూతులు చాలా ఉన్నాయ్ అక్కడ ఈ రాజులు వారి యొక్క రాజ్యాల్ని ఏలిన రాజులు వాళ్ళు గిరిజన నాయకులు కూడా చాలా ఉన్నాయ్ వాళ్ళున్నారు చాలా మంది వాళ్ళు పరిపాలించిన రాజ్యంలో చాలా పెద్ద రాజ్యాలుగా ఉంది ఆ రాజ్యం కూడా మంచిగా పేరు పొందింది ఆ రాజ్యాలు ఆ రాజ్యం ఇంకా గొప్పతనాన్ని వాళ్ళు చాలా మరిచిపో వాళ్ళు రాజ్యాన్ని చాలా గొప్ చక్కాగా పాలించారు రాజ్యాలు రాష్ట్రాన్ని కూడా చాలా చక్కాగా పరిపాలిస్తున్నారు రాజ్యవంశాలు వంశ పాలకులు ప్రభావితం చేశారు అప్పట్లో మా ప్రాంతంలో చాలా రాజ్యాల్ని ఏలిన చాలా మందున్నారు చాలా గొప్పగా ఏలారు అలాంటి రాజులు అలాంటి వాళ్ళు చాలా రెండు రాజులు గిరిజన నాయకులు కూడా చాలా మంది చాలా మందున్నారు అలాంటి రాజులు ఇప్పట్ అలా ఆజుల్లి అప్పట్లో చాలా చేశారు రాజులు కూడా చాలా చేశారు మంచిగా చేశారు రాజులు రాజులు కూడా గొప్పగా మంచి స్థాయిలో కూడా వాళ్ళున్నారు వాళ్ళు యొక్క రాజులు మంచిగా పరిపాలించారు వాళ్ళ రాజులు ఆ రాజ్యాలు పరిపాలించిన రాష్ట్రాలు చాలా భయంపడున్న రాజ్యాలు ఆ రాజ్యాలు ఇప్పట్లో ఇంకా పరిపాలిస్తున్నారు మా రాష్ట్రంలో కూడా చాలామంది పరిపాలిస్తున్నా అప్పట్లో మంచి రాజ్యాలను కూడా పరిపాలిస్తున్నారు ఆ రాజ్యం ఆ రాజులు చాలా మంచిగా పరిపాలించారు ఆ రాజులు